ఇపుడు మనం ఇప్పుడు నేను ఎక్కువ ఏంటంటే పెన్సిలే ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే పెన్సిల్ నేను యూజ్ చేసినప్పుడు నేను సప్పోజ్ ఏమైనా మిస్టేక్ వేసి ఒకటి వేయపోయి ఒక సైడ్ గియ్యబోయ్ ఇంకో సైడ్ గీస్తే అది రబ్ చేయడానికి ఈజీగా ఉండిద్ది నేను నాకు నచ్చినట్టు ఏసుకోవచ్చు రబ్ చేసుకొని అదే నేను స్కెచ్చెస్ యూజ్ చేస్తే మాత్రం అది ఇప్పుడు ఏమైనా మిస్టేక్ గీస్తే ఇప్పుడూ అది ఆ ప్లేస్లో ఇంకా చేంజ్ చేసేసి మళ్ళీ వేరేది నేను యైదర్ చూసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది సో నాకు నేను నాకు నేను ఈజీగా అనిపించింది అయితే నాకు పెన్సిల్తో వేసుకొని నేను మొత్తం ప్రాపర్ ఉందా లేదా మొత్తం చూసుకోడానికి నాకు ఈజీగా అయితే పెన్సిల్ ఉండిద్ది నేను రబ్ చేసుకొని గీసు కోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది సో నాకు పెన్సిల్తో వేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది